నేను నా మాతృభాష కానీ ఇంగ్లీషు అనేది అందులో ఒకటైతే నేను బుక్కు చదివానండి ఆ బుక్కు పేరేంటంటే పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ అనమాట అది జోసెఫ్ మర్ఫీ రాశారు అది తెలుగులోకి కూడా అనువదించబడిందండి అందులో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మన మైండ్ ఒక మ్యాగ్నెట్ అనేసి చెప్తాడనమాట అందులో ఏంటంటే ఆయన ఒక సైకాలజిస్ట్ అనమాటండి ఆయన సైకాలజిస్ట్లో కొన్ని కొన్ని అదే వర్క్ షాప్స్ అనేవి చెప్తూ ఉంటారు అందులో చాలా మంది వర్క్ షాప్కి అటెండ్ అయిన వాళ్ళకి ఏవేవి అయితే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకు సంబంధించినటువంటి పరిష్కార మార్గాలన్ని కూడా ఆయన చెప్తూ ఉంటారనమాట అయితే వాళ్ళు మానసికంగా కూడా బలం పొందుకునేందుకు ఒత్తిడిని తగ్గించుకునేందుకు కూడా ఈ వర్క్ షాప్స్లు అనేవీ ఉపయోగించినట్టు మనకి ఆ యొక్క బుక్లో చెప్తూతూ ఉంటారనమాటండి నాకైతే అందులో చాలా బాగా ఆకట్టుకున్నది ఏంటంటే ఓకాయన మందుకి బానిస అయిపోవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా వదిలేసి వెళ్ళిపోతుందనమాట ఆయన తగ్గించుకుందాం అనుకుంటాడు కానీ ఆ మందు బానిసత్వంలోంచి బయటపడలేకపోతాడనమాట ఫ్యామిలీని కూడా పోగొట్టుకుని ఆయన చాలా బాధపడి ఇలాగ సైకాలజిస్ట్ అయినటువంటి జోసెఫ్ మర్ఫీ దగ్గరికి వెళ్తారనమాట వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్తాడంటే నువ్వు మందు అనేది మానేస్తే ఎలాగుండదో ఎలా ఉంటావో ఒక్కసారి నువ్వు ఇమాజిన్ చేసుకో అనేసి అక్కడ ఒక కౌన్సిలింగ్ అనేది ఆయనకి ఇస్తాడనమాట వాళ్ళ ఫ్యామిలీ అంత వచ్చినట్టగా తనుకూడ చాలా హ్యాపీగా ఉంటున్నట్టుగా ఉంటాడనమాట అంటే మందు తాగాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు ప్రతిసారీ ఇది చేసుకోమని చెప్తాడు అంటే నీకు ఏది ఇంపార్టెంటు ఫ్యామిలీ ఇంపార్టెంటా మందు ఇంపార్టెంట చూసుకో నువ్వే అని చెప్పేసి ఒక కౌన్సిలింగ్ చెప్తాడనమాట ఆయన అలాగా ఇది కనీసం ఇరవై ఒక్క రోజులు పాటించమనేసి చెప్తాడనమాటండి ఎందుకంటే మనిషి మైండ్ అనేది ఇరవై ఒక్క రోజులు ఏదయితే చేశారో దాన్నే అలవాటుగా అది స్వీకరిస్తుందనమాట అందుకనేసి అలా చెప్తాడు నిజంగా అతను అలాగే చేయటం వల్ల మందు అనేది ఖచ్చితంగా మానేస్తాడనమాట మానేసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి విషయం తెలిసి ఆయన దగ్గరికి వస్తారనమాట వచ్చి వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తారనమాట నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది ఎందుకంటే మన మైండ్కి అంత పవర్ ఉందనేసి ఆ బుక్ అంతట్లో చెప్తూ ఉంటాడనమాట నాకయితే చాలా బాగా నచ్చిందండి మోటివేషన్లా కూడా అనిపించిందనమాట ఇంకా మా తెలుగు భాషలో చదవాల్సిన బుక్కు ఏదైనా ఉందా అని అడిగితే పెద్ద బాలశిక్ష అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరు చదవాలండి నిజంగా పిల్లలకి ఏం రాకపోయినా పెద్దల కూడా ఏం రాకపోయినా అప్పట్లో చదువు రాకపోయినా కూడా ఒకటే ఒకటి చదవమనేవారు అనమాట అదేంటంటే పెద్ద బాలశిక్ష అది మా ఇంట్లో కూడా ఉందండి నేను కూడా చదువుతున్నాను అందులో ఏంటంటే నిజంగా మన లైఫ్లో పుట్టినప్పటినుంచి మనం ముసలోల్లు అయిపోయే వరకు కూడా మన లైఫ్లో ఏదైతే అవసరమో అవన్నీ కూడా అందులో ఉంటాయనమాట కొంతమంది చదువు రాకపోయినా ఇది చదివితే చాలు బయటికి వెళ్లి బ్రతకచ్చు అన్న కాన్ఫిడెన్స్ని తెచ్చే బుక్ అనమాట పెద్ద బాల శిక్ష దీనితోపాటుగా యుద్దనపూడి సము సులోచనారాణి నవలలు కూడా చాల బాగుంటాయి అనమాటండి మన తెలుగు నేటివిటికి మంచిగా కనెక్ట్ అవుతాయన్నమాట ఇది నిజంగా తెలుగు భాష మీద ఆసక్తి ఉన్నవాళ్ళు ఇది చదివితే కనుక ఇంకా మీరు అస్సలు వదిలి పెట్టరండి అంత బాగుంటాయి అనమాటండి